భయ్యా నీతో చేసిన ఈ జర్నీ నాకెప్పడికి లైఫ్టైం గుర్తుంటుంది ఎందుకంటే నేను హైదరాబాద్ నుండి గోవా కొచ్చే ఈ గ్యాప్లో నువ్వు నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చావు నాకు మా ఫ్రెండ్స్కి మేము నీతో చేసిన ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాం ఇప్పుడు నీకు ఎంత పేమెంట్ చేయాలి ఒక్కసారి చెప్తావా నువ్వయితే ఇప్పుడు గోవాకి వచ్చాక ఇప్పుడు నాకు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే కావాలి అని అడుగుతున్నావు బట్ నాకు ముందయితే ఆర్డర్ చేసినప్పుడే మెన్షన్ చేయలేదు కదా బ్రదర్ సో ఇప్పుడయితే నా దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంటయితే లేదు ఓన్లీ హ్యాండ్ క్యాష్ ఉన్నాయి అందుకోసం నువ్వు హ్యాండ్ క్యాష్ తీసుకోవాలని నేననుకుంటున్నాను గోవాకి రావాలనే డ్రీమ్ నాకు చిన్నప్పడి నుండి ఉండే నేను మా ఫ్రెండ్స్ చాలా అనుకున్నాం బట్ వాళ్ళందరూ ఫెయిల్ చేస్తూ ఉండే నేను టెన్త్లో అనుకున్నా అప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ చేసారు బట్ ఇంటర్లో ఫెయిలయింది అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రెజెంట్ ఇప్పుడు నెరవేరింది ఆ కోరిక కాబట్టి మేమెంతో ప్లాన్లో ఎంతో ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము కదా బ్రదర్ కానీ నువ్వు ఈ మూమెంట్లో ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ క్యాషే కావాలి అంటే నేనెట్లా తెస్తాను బ్రదర్ నా దగ్గర ఓన్లీ లిక్విడ్ క్యాషున్నాయి నేను మా ఫ్రెండ్స్ అందరం అనుకొని వచ్చాము నీతో అరుణ్ మాట్లాడాడు కదా వాడు వాడు నీకేం మెన్షన్ చేయలేదా వాడు నిన్ను అడగలేదా వాడికి నువ్వు చెప్పలేదా ఇప్పుడు ఇక్కడికొచ్చాక నువ్వు ఇలా అడిగితే కరక్ట్ కాదు కదా నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంటే హ్యాండ్ క్యాష్ తీసుకొని నువ్వు ఎక్కడైనా మినీ ఏటీఎమ్స్లో చేంజ్ చేసుకోవచ్చు కదా బ్రో ఇం ఈ మూమెంట్ కోసం మేము చాలా వెయిట్ చేసాము కదా బ్రదర్ మీరిప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడమయితే కరక్ట్ కాదు బట్ నీతో అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను మీరు నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చారు హై హైద్రాబాద్ టు ఇక్కడికొచ్చే గ్యాప్లో మేవేమడుగుతే అది చేసారు ఇక్కడ ఆపమంటే అక్కడాపారు మీరు మా కోసం ఎంతో చేసారు మేం మీ కోసం పేమెంట్ చేస్తాం అవసరమయితే ఎక్స్ట్రా పేమెంట్ చేస్తాం బట్ ఆన్లైన్ క్యాషయితే లేవు బ్రదర్ మా ఒక్కరికి మాత్రం ఆన్లైన్ క్యాష్ తీసు ఓన్లీ హ్యాండ్ క్యాష్ యాక్సప్ట్ చేయండి ఎందుకంటే మేము హైద్రాబాద్ నుండి స్టూడెంట్స్ కదా బ్రదర్ మేము యూత్ మా దగ్గరా ఏం క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండవు కదా క్రెడిట్ కార్డ్ ఒకవేళ నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే అట్లయినా నీకు పే చేసేవాడినేమో బట్ లేదు కదా సో ఇప్పుడయితే ఈ ఒక్కసారి హ్యాండ్ క్యాష్ తీసుకోవచ్చు కదా యాజ్ ఏ బ్రదర్గా అడుగుతున్నాను ఈ ఒక్క హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నువ్వు నాకు లైఫ్ టైం గుర్తుండిపోతావు బ్రో ఎందుకంటే ఈ నీతో చేసిన ఈ జర్నీలో నువ్వు నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చావు అండ్ నీ కార్ మే బీ ఇది నీ ఓన్ కార్ అనుకుంటున్నాను కార్ కూడా చాలా బాగుంది నాకు నచ్చింది నా నా దగ్గర ఫైవ్ థౌజండ్ ఉన్నాయి మీరెంత ఛార్జ్ చేస్తారో ఒకసారి చెప్పండి ఇన్ కేస్ ఇవి ఏమైనా తక్కువయితే ఇంకా ఎక్కువిస్తాను